చిత్రాల ద్వారా ఎంతోమంది హృదయాలను కదిలించగల శక్తి ఉంది ఉదాహరణకు మోనాలీసా చిత్రాన్ని చూస్తున్నప్పుడు ఎంతో ఆ చిత్రానికి శక్తి ఉందని మనం గ్రహించగలుగుతున్నాము ఆ శక్తి ద్వారా ఇతరులను ఎంతో ప్రభావితం చేయగలుగుతున్నాము ఆ చిత్రానికి ఎన్నో అవార్డులు కూడా రావడం జరిగింది చిత్రానికి ఎంతో శక్తి ఉందని మోనాాలీసా చిత్రం నిరూపించడం జరిగింది